నాకు ఫిక్షన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫిక్షన్లో మన ఇమ్యాజినరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది అంటే మన ఊహాశక్తి మనం మన విజన్ మైండ్లో మనం ఎంత క్వాలిటీ అనుకుంటామో అంత అందంగా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు చందమామకథలు ఇవన్నీ కూడా ఫిక్షన్ కిందికి వస్తాయి అలాగే నా ఇష్టమైన రచయిత ఎవరు అంటే విజయేంద్ర ప్రసాద్ ఆయన స్టోరీ రైటింగ్ చాలా బాగుంటుంది ఒక లైక్ ఇట్లా బాహుబలి మూవీ ఉంది కదా సేమ్ అలాగే స్టోరీస్ అనేవి బాగుంటాయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏది అంటే ఆయన ప్రతి రైటింగ్ స్టైల్లో ఒకటి ఉంటుంది అన్నమాట హీరో చిన్నగానే స్టార్ట్ చేస్తాడు కానీ చివరికి వచ్చేసరికి అతనికంటే బలవంతులైన విలన్ని కొట్టి అప్పుడు ఎలా ఎదిగాడు అనేదే ఆయన మెయిన్ స్టోరీలో ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఇది మాత్రం బాగా నేర్చుకున్నాను